నాకు ఇష్టమైన సీజన్ వచ్చి ఏంటంటే అండి ఈ వసంత ఋతువు ఉంటుంది కదండి వసంత ఋతువు అంటే నాకు ఎంతో ఇష్టం అండి ఎందుకంటే ముందు వసంత ఋతువుకి ముందుగా మొత్తం ఉన్న చెట్లన్నీ కూడా ఏంటంటే తమ ఆకులని అయితే రాల్చడం జరుగుతాది వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది అండి కానీ చెట్లకు ఎప్పుడైతే ఒక కొత్త చిగురు పుడతుందో అది చూడటానికి కళ్ళకి రెండు కళ్ళు సరిపోవండి చూడడానికి నిజంగా అంత అందంగా ఉంటుంది అండి చెట్టు నిజంగా అవి ఇంకా ఈ వసంత కాలానికి ముందు అయితే అంత బాగా డార్క్ గ్రీన్ కలర్ లో అయితే అది అవి ఉంటాయి కదండి కానీ ఈ ఈ వసంత ఋతువులో అనుకోండి అవి చాలా అందంగా ఉంటాయి అండి ఆకులు కూడా లైట్ గ్రీన్ కలర్ లో చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అండి ఈ స్ప్రింగ్ సీజన్ లో అలాగే ఏంటంటే మళ్ళీ అలాగే ఈ పక్షులు కూడా ఏంటంటే కొన్ని కొన్ని పక్షులు అయితే చెట్ల మీద కూర్చొని ఈ పాటలు పాడటం నెక్స్ట్ అది ఆ సీన్ అంతా అది చెప్పడానికి వివరించడానికి అయితే అది కష్టమండి కానీ నిజంగా నాకు హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించేసే ఋతువు ఏంటంటే ఇదేనండి అలాగే ఈ ఈ సీజన్ పోయిన తర్వాత చలికాలం అండి మళ్ళీ నాకు ఇష్టమైనది ఈ చలికాలంలో తెల్లవారగానే ఆ పొగ వెచ్చని చలిమంట కాచుకోవడం అక్కడ మొత్తం అందరం కూర్చొని మాట్లాడుకోవడం ఆ మంట చుట్టూ చాలా పొద్దున్నే వేడి నీళ్లతో స్నానం చేయడం అలాగే వేడి వేడి వస్తువులు తినడానికి చాలా తొందరపడటం ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతో ఇష్టమైన నాకు సీజన్ అండి ఈ సీజన్ అటు వసంత ఋతువు ఇటు చలికాలం కూడా ఏంటంటే నాకు ఎంతో ఇష్టం అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఏంటంటే కొంతమంది ఈ చలికాలంలో కూడా ఏంటంటే వేడి వేడిగా ఏమి ఏది తిన్నా సరే చాలా వేడిగా తినాలనిపిస్తుంది అలాగే పెద్దవాళ్ళందరూ కూడా పొద్దున్నే పొలం దగ్గర మంట వేసుకొని అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామంలో చాలా అందమైన దృశ్యాలండి అందుకే నేను నాకు ఈ రెండు ఋతువులంటే చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు